తెలుగు భాష చాలా పురాతనమైనది అండి తెలుగు భాష మన మాతృ భాష ఈ భాష నేర్చుకోవడం వల్ల చాలా ప్రాముఖ్యత ఉంటుందండి మన మాతృ భాషను ఎక్కడున్నా కానీ మాతృ భాషను మనము మర్చిపోకూడదు ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలుగు భాష తెలుగులో ఉన్న గొప్పతనం తెలుగు భాష చాలా బాగుంటుంది అర్థవంతంగా ఉంటుంది

చాలా చిన్న పిల్లలు కానీ రాబోయే భవిష్యత్తు కానీ తెలుగు భాష నేర్పించి వాళ్ళ వాటిలోంచి ప్రాముఖ్యత తెలుగు భాష ప్రాముఖ్యత చెప్పడం చాలా మంచిది మన పురాణాలలో కానీ ఎక్కడా కానీ ఇతిహాసాలలో కానీ ఎక్కడైనా తెలుగు భాషకు ఉన్న ప్రాముఖ్యత ఎక్కడా లేదు తెలుగు భాష చాలా బాగుంటుంది